హలో ఊబరా అండి ఊబర్ సర్వీసెసా అవునండి అదే అండి కొన్ని రోజులు క్రితం ప్రీ బుకింగ్ క్యాబ్ బుక్ చేసుకున్నాం అండి అవునండి అవునండి కొంచెం అడ్వాన్స్ కూడా మీకు ఇచ్చేసి ఉన్నాము ఆల్ రెడీ అవునండి అదే అండి ఇప్పుడు మాకు క్యాన్సిల్ చేసుకుందాం అని అనుకుంటున్నాము మేము అంటే ఎందుకంటే అండి ఇప్పుడు మాకు కొంచెం అర్జెంటు పని పడిందండి అందుకనే ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుని తర్వాత మళ్ళీ బుక్ చేసుకుందాము అనుకుంటున్నాము అవునా అదే అండి ఇప్పుడు మాకు ఆ పేమెంట్ అంతా డబ్బులు అన్ని రిటర్న్ చేయగలరా అవునండి అంటే నార్మల్గా అండి వేరే దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది అందుకనే కొంచెం అదే ఆ విధంగా మాకు వాపసు చేయగలరా డబ్బులు అని అడుగుతున్నాం అవునండి డబ్బులు వాపసు ఇచ్చేయండి చాలు అవును పది వేలు కట్టామండి అవునండి ఓకే అండి అంటే ఇప్పుడు మేము ఆ ఫోన్ పే చేసామండి కొంచెం అమౌంటు ఆ అమౌంటు మళ్ళీ మాకు సేమ్ నెంబర్కి చేయగలరా లేకపోతే ఇంకా ఏమన్నా బ్యాంకుకు అలా చేయమంటారా ఓకే అండి థ్యాంక్యూ అండి